అవునండి మీకు మేము ఎలా సహాయపడగలము ఓకేనండి ఓకేనండి ఓకే మేడం ఐతే మా క్యాబ్లో తీసుకెళ్తాము మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతమంది చెప్పగలరా ఓకే సిక్స్ మెంబర్స్ మీరు వన్ వీక్ అయితే ద్రాక్షారామంలో స్టే చెయ్యాలండి అంటే మేడం చెప్పండి మేడం అవునండి ఓకే మేడం అయితే మా సర్వీస్ నుంచి వచ్చే బండి మీకోసం అయితే ఆ వన్ వీక్ బండి అయితే మీ దగ్గర ఉండాలి మేడం ఓకేనండి ఐతే అక్కడ ఉన్న టెంపుల్స్కి పూజలకి గట్టా ట్రావెలింగ్ మరి మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాలి ఓకే మేడం అయితే టెన్ డేస్ అంటున్నారు కాబట్టి మేడం సిక్స్టీన్ హండ్రెడ్ అయితే అవుతుంది మేడం ఓన్లీ ట్రావెలింగ్కి డీజిల్ కూడా మీరే పెట్టుకోవాలండి అండ్ అక్కడికి వెళ్ళాక ఫుడ్ అండ్ స్టే కోసమైతే అక్కడ మాట్లాడుదాము అండ్ మీరు రోజు అక్కడక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ దూరపు ప్లేసెస్ అయితే ఓన్లీ టెన్ డేస్కి ఒక చోటే ఫిక్స్ అయిపోతే మేడం మొత్తం అంతా బెల్ బిల్ ముందుగానే పే చేయించుకుంటారు సో మనం అక్కడికి వెళ్ళి ప్లాన్ ఏంటో చూసుకున్నాక మనమైతే అక్కడ బుక్ చేద్దాం మేడం ఓకేనండి ఓకే మేడం అయితే నేను ఒకసారి నేను మీకు నా ప్రొఫైలైతే పంపిస్తాను దాంట్లో మీకు ఏ ఏ క్యాబ్ అయితే నచ్చిందో ఒకసారి చూసుకోండి మీకు ఏ క్యాబ్ అయితే నచ్చిందో అంటే సిక్స్ మెంబర్స్కి సరిపోయే క్యాబ్స్ అయితే మీకు సెండ్ చేస్తాను నేను దాంట్లో మీకు ఏది నచ్చింది చెప్తే దానికి డీజిల్ ఎంత అయ్యిందో నేను కనుక్కొని చెప్తాను మేడం థ్యాంక్ యూ మేడం